నా ఊరిలో మలబద్ధకం పోగొట్టడానికి సాధారణంగా వాడే కొన్ని గృహ వైద్యాలు ఉన్నాయి అవి ఏమిటంటే మొదటగా పెరుగు మరియు ఓట్స్ పెరుగులో ఉండే ప్రోబయోటిక్లు మలం మృదువుగా చేయడంలో సహాయపడతాయి అయితే ఓట్స్ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి ఇది మలం మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది ఇక రెండవది నీరు నీరు శరీరంలోని అన్ని విధానాలను సజావుగా మరియు సమర్థవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇందులో జీర్ణక్రియ కూడా ఉంటుంది ఇక మూడవది పండ్లు మరియు కూరగాయలు పండ్లు మరియు కూరగాయలు ఫైబర్ లో ఎక్కువగా ఉంటాయి ఇది మలం మృదువుగా చేయడంలో సహాయపడుతుంది ఇక నాలుగవది ఆకుకూరలు ఆకుకూరలు కూడా ఫైబర్ లో ఎక్కువగా ఉంటాయి అయితే అవి తక్కువ క్యాలరీలు మరియు కొవ్వును కలిగి ఉంటాయి ఇక ఐదవది నీటిలో కలిపిన పిప్పరమెంటు నీటితో కలిపిన పిప్పరమెంటు ఒక సహజ రెచ్చిజ్ఞ పనిచేస్తుంది ఇది మలం కదలికలను ప్రేరేపిస్తుంది ఇక ఆరవది సాంబార్ సాంబార్లో ఉండే చింతపండు మరియు చింతపండు ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి ఇది మలం మృదువుగా చేయడంలో సహాయపడుతుంది ఇక ఏడవది వచ్చేసి ఆవాలు ఆవాలు ఒక సహజ పనిచేస్తాయి ఇది మలం కదలికలను ప్రేరేపిస్తుంది ఈ గృహ వైద్యాలు సాధారణంగా మలబద్ధకం యొక్క తేలికపాటి కేసు లను నయం చేయడంలో సహాయపడతాయి అయితే మీ మలబ నా మలబద్ధకం తీవ్రంగా ఉంటే లేదా ఇతర లక్షణాలను అనుభవిస్తే వైద్యుడిని సంప్రజెండా సంప్రదించడం ముఖ్యం ఇక్కడ కొన్ని కొన్న మనకి కొన్ని అదనపు చిట్కాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఎందువల్ల అంటే మీ మన ఆహారంలో ఫైబర్ ను చేర్చడం మలం మృదువుగా చేయడంలో సహాయపడుతుంది తగినంత నీరు త్రాగాలి ఎందువల్ల అంటే మన శరీరంలోని అన్ని విధానాలను సజావుగా మరియు సమర్థంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మలబద్దకాన్ని నివారించడంలో మరియు మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు